మేము కొద్దికాలం ముందే వేరే దేశానికి వెళ్ళాము అక్కడ మేము పాస్పోర్టు నా చిరునామా మార్చుకోవాలి అనుకుంటున్నాను దానికోసం ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారు మాకు కొన్ని పత్రాలు కావాలి అన్నారు అవన్నీ మ తీసుకొని వెళ్ళిన అక్కడ ఎలా ఛేంజ్ చేసుకోవాలో వారిని అడిగి తెలుసుకున్నాను కొన్ని ఫామ్లు ఇచ్చారు నింపమని ఆ ఫామ్లు నింపి మన ఆ డీటైల్స్ అన్నీ కరెక్ట్గా వ్రాయాలి అన్నమాట అది వ్రాసిన తరువాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ వేస్తారు అన్నమాట దాని తరువాత మనకు చిరునామా పాస్పోర్టు మళ్ళీ పునరుద్ధరించుకుంటారు అన్నమాట అందుకొరకు మనం ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడానికి కొన్ని పత్రాలను తీసుకెళ్ళాలి ముందుగా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు ఆ పత్రాలు ఉపయోగించి వారు మన పూర్తి చిరునామా పాస్పోర్టుకి సంబంధించిన మార్పులను వాళ్ళు పునరుద్ధరించి మనకు ఇస్తారు